హలో ఏజెన్సీ వాళ్ళా అండి ఓకే సార్ మేము మా స్నేహితులతో కలిపి నేను రాంబద్రపురం వెళ్దాం అనుకుంటున్నాను అండి అవునండి విజయనగరం నుంచి రాంబద్రపురం అవునండి అక్కడ్నుంచి అలా అరకు అలా వెళ్దాం అనుకుంటున్నాను అండి అవునండి అదే సార్ ఏంటి ఎంత అవుతుంది ఎప్పుడు వస్తారు ఎక్కడ పికప్ చేసుకుంటారు అని అవునండి చిన్న ట్రిప్పే అండి అవునండి డ్రైవర్ నంబర్ ఇస్తారా ఓకే అండి సార్ డ్రైవర్ని కొంచెం మంచి డ్రైవర్ని పంపించండి అవునండి ఒక చిన్న ట్రిప్ అండి వన్ డే ఉదయం వెళ్ళి సాయంత్రం వచ్చేస్తాము అండి ఓకే అండి సరే అండి అయితే సరే ఎంత అవుతుంది అండి ఐదుగురం వస్తాము అండి పదివేలా అండి సార్ ఎనిమిది వేలు ఇస్తాము అండి ఓకే సార్ సరే సార్ ఉంటాను